హన్మకొండ జిల్లాలో ప్రజలు ఇష్టపడే కొన్ని సాధారణ సాంప్రదాయ వంటకాలు సకినాలు కూరడం మరియు యాలకుల పొడి సకినాలను బియ్యపు పిండితో నువ్వులతో ఉప్పుతో తయారు చేస్తారు కూరడానికి శనగపిండి బియ్యపు పిండి కారం ఉప్పు మరియు ఇతర సుగంధ ద్రవ్యాలు ఉపయోగిస్తారు ఇంకా యాలకుల పొడిని యాలకుల నుండి తయారు చేస్తారు ఈ వంటకాలు జిల్లా సంస్కృతిని చరిత్రను ప్రతిబింబిస్తాయి మంచి భోజనం తినాలంటే హన్మకొండలోనే అనేక రెస్టారెంట్లు మరియు హోటళ్ళకు వెళ్లవచ్చు